నేను మా ఊరి సర్పంచిని చూసాను అతనితో చాలా బాగా మాట్లాడతాను అలాగే ఆయన మా ఊరికి సంబంధించినవరకు ఇప్పటివరకు అన్ని బాగా చేస్తున్నారు అలాగే మేము ఏమి అడిగినా వెంటనే స్పందించి వెంటనే ఆ పని అవ్వాలని చాలా ఆరాటపడుతూ ఉంటాడు ఇప్పటికీ ఆయన ఊరిలో ప్రతీ ఫోర్ మంత్స్కి లైట్స్ ఉన్నాయి అలాగే కొత్త సిమెంట్ రోడ్డు కూడ వేయించారు అలానే కొత్త సచివాలయం మరియు ఆర్బీకే వంటివి ఎన్నో ఇలా ఎన్నో కట్టించారు అలాగే ఎన్నో మంచి పనులు కూడ చేశారు ఎప్పటికీ ఎప్పుడు మేము వెళ్ళి ఏమి అడిగిన వెంటనే చేశారు తనతో మా అనుభవం అనుభవం కూడ చాలా బాగా ఉంది చాలా స్నేహంగా కలిసి మెలిసి అడిగినవన్నీ చేస్తూ ఉంటారు వెంటవెంటనే చేసుకుంటూ పోతుంటారు ఇప్పటివరకు మాకు ఊరిలో ఎటువంటి సమస్య లేదు ఎందుకంటే అది మా సర్పంచ్ చేసిన గొప్పతనం ఆయన అపుడపుడు సచివాలయంకి వచ్చి ఏ సమస్య ఉందని అడిగి తెలుసుకొని క్లియర్ చేసి తర్వాత వెళతారు క్లియర్ చేసిన తర్వాత వెళతారు తర్వాత ఏం ప్రాబ్లమ్ వచ్చిన వెంటనే వచ్చి స్పందించి అందర్నీ అడిగి తెలుసుకుని క్లియర్ చేసుకున్న తర్వాతే ఇంటికి వెళతారు తరువాత రోడ్లో యాక్సిడెంట్ అయినా ఏ చిన్న ప్రాబ్లమ్ అయినా వెంటనే స్పందించి అంబులెన్సుకు ఫోన్ చేసి రప్పించి వారిని హాస్పిటలు కు చేర్పించడం కాని ఇలా చాలా బాగా చూసుకుంటూ ఆ ఊరుని బాగా పద్దతితో చూస్తున్నారు